మతపరమైన ప్రదేశాలు అంటే చర్చు దేవాలయాలు గుడులు అలాగే మసీదుల్లో మనకి కావాల్సినవి ఏంటంటే ఫస్టు చర్చ్లో అయితే గనుక వాళ్ళకి సంబంధించిన క్రిస్మస్ అనుకో క్రిస్మస్లో ఏం జరుగుతుంది సాంగ్స్ పాడటము సాంగ్స్ పోటీ పోటీలు నెక్స్టు స్కిట్స్ పోటీలు అలాగే కంఠత వాక్యాలు నెక్స్ట్ ఏమో బైబిల్లో క్విజ్ ఇలాంటివన్నీ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అలాగే గుడిలో అయితే గుడికి మనం సంక్రాంతి ఫెస్టివల్ అయితే కనుక సంక్రాంతి ఫెస్టివల్లో గుడి చుట్టూ క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడా తోలు బొమ్మలాటలు ఇంకా వాళ్ళ దగ్గర జరుగుచున్న ముగ్గులు పెట్టే ముగ్గులు పెట్టేవి అలాగే అమ్మవార్లు వేషాలు అలాగే నాటకాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నవి ఒకటి ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి